హలో హలో చెప్పండి

ఓకే అమ్మా కూల్ డ్రింక్స్ మీద కూల్ డ్రింక్స్ మీద కూల్ డ్రింక్స్ మీద టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తున్నాము డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ క్వాలిటీ క్వాలిటీ ఈస్ ఓ ఓకే నో ప్రాబ్లమ్ క్వాంటిటీని బట్టి ఏ వస్తువును తీసుకునే దాన్ని బట్టి దాని టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దాక ఇస్తున్నాము అలాగే సోప్స్ వచ్చి ఒక ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ సిక్స్ పర్సెంట్ దాకా ఇస్తున్నాము వెజిటేబుల్స్కు వచ్చి ట్వంటీ పర్సంట్ ఇస్తున్నాము అదే అది ఎమ్ఆర్పీ మీద కిరాణా బా కందిపప్పు కందిపప్పు మిన మినపగుళ్ళు వీటి అన్నింటి మీద ఎమ్ఆర్పీ మీద ఒక పైవ్ పర్సెంట్ ఇస్తున్నాం అది ఆయిల్స్ కూడా మా ఆయిల్స్కి ఈచ్ ప్యాకెట్ మీద టూ రూపీస్ రైస్ వచ్చి ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాం మొత్తం టోటల్గా మీకు దొ దొరుకుతాయి సాధ్యమైన దాదాపు సిక్స్ థౌసండ్ ఐటెమ్స్ ఉంటాయి మా షాప్లో స్టేషనరీ కూడా ఉంటాయి వాటికి ఫైవ్ పర్సెంట్ టు సిక్స్ పర్సెంట్ మాక్సిమం ఏవరేజ్గా ఒక ఫైవ్ టు సిక్స్ పర్సంటు కొన్ని ఐటమ్స్కి ఫైవ్ సెట్స్కు అయితే ఏమన్నా అప్టు పిప్టీన్ పర్సంటు దాకా అదే ఓకే ఓకే ఓకే టోటల్గా ప్రెష్ ఐటమ్స్ ఐటమ్స్ లేకపోతే ఇమీడియట్గా మేము రిమూవ్ చేస్తాము ప్రూట్స్ కూడా ఉన్నాయి ఫ్రెష్ ఫ్రూట్సు ఫ్రెష్ కాకపోతే మేం ఇమిడి ఇమీడియట్గా రిమూవ్ చేస్తాం బయటకి పంపిస్తాం అదే అవును